స్కూల్ తర్వాత ట్యూషన్ అనేది ఉండటం ఒక విధంగా మంచిది ప్రైవేట్ క్లాస్ కూడా ఉండాలి అనే నా అభిప్రాయం అంతేకాకుండా దాని వలన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ట్యూషన్ అనేది స్కూల్ నుంచి వచ్చిన ఒక వన్ అవర్ గంట గంటన్నర పరిమితం అయితే బాగుంటుందని నా అభిప్రాయం పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టు సంబంధించి ప్రైవేట్ క్లాస్ పెట్టుకుంటే బాగుంటుంది అంతేగాని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ప్రైవేట్ క్లాస్ ట్యూషన్ అంటే వాళ్ల మెదడు మీద ఒత్తిడి చాలా పడుతుంది వా దానివలన పిల్లలు చాలా ఇబ్బంది పడుతారు ఓకే సార్ థ్యాంక్యూ సార్